నేను ఈ పాత తరం కొత్త తరం మధ్య సమతుల్యతను నిర్వహించే పనులు చాలా తక్కువ చేశాను అయితే ఈ రెండు తరాల యొక్క తేడాల గురించి మాత్రం కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్పగలను ఒకటవది భిన్నత్వంలో చూసుకున్నట్లయితే కష్టపడి బాగుపడాలి అనే తపన ఇప్ప ఇప్పటీలో ప్రజలతో పోల్చుకుంటే అప్పటీలో ప్రజలకి చాలా ఎక్కువ ఉండేది అన్నమాట అంటే ఇప్పటీలో ప్రజలు ముఖ్యంగా యువతకు ప్రాపంచకమైన మరియు భౌతికవాద కోరికలు చాలా ఎక్కువ అంటే సెల్ఫోన్లో గేమ్ ఆడుతూ ఆనందిస్తూ జీవితం సుఖశాంతులతో గడిచిపోదు అనే నిజాన్ని గ్రహించడంలో ఈ తరం చాలా పెద్ద ఎత్తున విఫలమైంది నాటి ప్రజలు దీనికి భిన్నంగా కష్టపడి ఎంతో ఏదో ఒక పని చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించేందుకు తమ వంతు కృషి సాయం చేసేవారు పెద్దలకు మంచి మర్యాదిస్తూ జీవించేవారు అయితే అప్పటీలో వారు చదువు యొక్క ఔనిత్యాన్ని సరిగ్గా గ్రహించలేదన్నమాట దీనివల్ల ఇప్పటి యువతరం వారి చదువు కోసం లాప్టాప్లు కానీ ఇంకేమైనా అవసరమైనవి అడిగితే కొనడానికి సందేహిస్తుంటారు పాత వాళ్ళు ఇంకో పెద్ద తేడా ఏంటంటే ఆన్లైన్లో ఏవైనా ఆర్డర్ పెడితే విచిత్రంగా ఆర్డర్ వస్తుందో రాదో భయపడుతూ ఉంటారు బేసిక్గా డిజిటల్ రంగాల్లో ఆ కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటారు అప్పటి ప్రజలు అయితే ఇప్పటి ప్రజల్లో డబ్బులు విలువ తెలియక పోవడం వలన విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం యువతరానికి చాలా అలవాటు ఇది ఒక పెద్ద తేడా ఎందుకంటే పాత కాలంలో మనుషులు రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఎంతో కొంత ఆలోచిస్తూ చాలా విరివిగా ఖర్చు పెడుతు ఉండేవారు అయితే కోరికలలో సారీకృత విషయానికి వస్తే తినే వస్తువులు కొనడానికి మాత్రం ఉండే మక్కువ అప్పుడు ఇప్పుడు ఒకటే అయితే అప్పటీలో కొనే తిండ్లు చాలా ఆరోగ్యంగా ఉండేవి ఇప్పుడు మాత్రం ఐస్ క్రీములు ఇటువంటివి అన్ని ఆరోగ్యానికి చాలా హానికరంగా మారుతున్నాయి మరియు తినేది కూడా చాలా ఎక్కువ క్యాలరీలు కలిగి ఉండడం వల్ల యువత చాలా అనారోగ్యానికి పాల్పడుతుంది